టెక్నాలజితో మనకు చాలా పెరుగుతుంది ఆలోచన ఏ పనైనా జల్ది అయిపోతుంది మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చునే జాగలోనే ఫోన్లో పట్టుకొని అన్ని చేసుకోవచ్చు దాంతోని మంచిగానే ఉంది కాకపోతే కొద్దిగంత ఏంటంటే మనుషుల్లో బద్ధకం అనేది ఎక్కువైపోతుంది అటు ప్లస్ ఉంది ఇటు మైనస్ ఉంది